ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఇక్కడ వివిధ మతాలు సంస్కృతులు కలిసి మెలిసి జీవిస్తున్నాయి హిందూ ఇస్లాం క్రైస్తవ మతాల వారు కూడా ఎన్నో తరాలుగా సామరస్యంగా జీవిస్తున్నారు ఈ సహజీవనం వల్ల వారి సాంప్రదాయాలు మరియు సంస్కృతులు ఒకదానికొకటి లోతుగా ప్రభావితం అవుతాయి ఈ నేపథ్యంలో మత సామరస్యం మరియు ఐక్యతను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టారు మత సామరస్యం కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మొదటిగా సహపంక్తి భోజనాల విషయానికి వస్తే ఈ సహపంక్తి భోజనాలలో వివిధ మతాల పండుగల సమయంలో వారు అంతా కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకుని ఈ భోజనాల్లో హిందువులు ముస్లింలు మరియు క్రైస్తవులు అన్నీ మతాల వారు కలిసి భోజనం చేస్తారు ఇది మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప మార్గం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు వీటిలో ముఖ్యంగా అన్నీ మతాల కళాకారులు కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమాలు వివిధ మతాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి మరియు గౌరవించడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది మరియు మత పెద్దలతో సమావేశాలు తరచుగా వివిధ మత పెద్దలతో సమావేశాలు నిర్వహించడం వల్ల వారి మధ్య సామరస్యం పెరుగుతుంది ఈ సమావేశాలలో మత సామరస్యం మరియు ఐక్యతను పెంపొందించడానికి తగిన మార్గాలను కూడా చర్చించడం జరుగుతుంది ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు అన్నీ మతాల ప్రజల కోసం సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహించడం వల్ల ఈ కార్యక్రమాలు పేద ప్రజలకు సహాయం చేయడానికి మరియు సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది అంతే కాకుండా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా మత సామరస్యం మరియు ఐక్యత ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికి కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి ఉపయోగపడుతున్నాయి ఇంకా యువతకు శిక్షణ యువతలో మత సామరస్యం పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారిలో మత సామరస్యం మరియు ఐక్యత పెంపొందించడానికి కూడా వారు పెంపొందించడానికి కూడా ఈ యు యువతకు శిక్షణ అనేది ప్రారంభించారు ఇంకా పండుగలలో పరస్పర భాగస్వామ్యం ఒకరి పండుగలలో ఒకరు పాల్గొనడం శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటి కార్యక్రమాలను కూడా చేస్తు ఉంటారు ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించి సామరస్యం మరియు ఐక్యత ఐక్యత కోసం అనేక ఈ ఐక్యత కోసం ఇలా ప్రార్ధనలు కార్యక్రమాలు కూడా చేస్తు ఉంటారు ఇంకా ఐక్యత కోసం చేపట్టిన కార్యక్రమాలు క్రీడా పోటీలు వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తు వీటిలో అన్నీ మతాల యువకులు పాల్గొనేలాగ చేస్తు యువకులలో ఐక్యతను పెంపొందించడానికి కార్యక్రమాలు ఇలా చేపడుతున్నారు ఇంకా విద్యా కార్యక్రమాలు ఈ విద్యా కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో మత ఐక్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఇంకా సహాయ కార్యక్రమాలు సహజ విపత్ విపత్తులు సంభవించినప్పుడు అంతా కలిసి చురుకుగా ఈ కార్యక్రమాలలోకూడా పాల్గొంటున్నారు ఇంకా కళా ప్రదర్శనలు సాంఘిక చర్చలు వాలంటీరు కార్యక్రమాలు స్థానిక ప్రభుత్వ సహకారం ఇలా ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మత సామరస్యం ఐక్యత కోసం ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు ఇంకా ఈ కార్యక్రమాల వల్ల మా సమూహంలో మత సామరస్యం మరియు ఐక్యత గణనీయంగా పెరిగాయి అనే చెప్పవచ్చు ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవడం మరియు ఒకరి పండుగలలో మరొకరు పాల్గొనడం మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటివి కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని మత సామరస్యానికి మరియు ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా మార్చయి అని చెప్పవచ్చు ఎన్టీఆర్ జిల్లాలో మత సామరస్యం మరియు ఐక్యతను పెంపొందించడానికి ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టి ఈ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కేంద్రంగా మార్చాయి ఇక్కడ ప్రజలు కూడా మత సామరస్యానికి మరియు ఐక్యతకు గొప్ప ఉదాహరణగా నిలుస్తారు